హలో న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి ఓకే ఓకే ఓకే

ఓకే ఓకే మేడం అది మీరు అది సిపీయూకి కనెక్షను నెట్ కనెక్షన్ అన్నీ ఇచ్చారా అమ్మ కరెక్ట్గా

ఓకే మెయిన్ స్విచ్లో అన్నీ కూడా వేసారా అయితే మీ అయితే మీ ఆఫీస్ అడ్రస్ చెప్పండి అక్కడికి నేను వస్తాను లేదంటే మా అడ్రస్సు మూలపేట్లో ఒక స్షాప్ పెట్టుకున్నాము కంప్యూటర్కి సంబంధించి అక్కడికి తీసుకు వచ్చినా కూడా మేము సరిచేసి ఇస్తాం మేడం లేదంటే మీ అడ్రసు

అది డెస్క్టాపా మేడం లేదంటే ల్యాప్టాపా అంటే లాప్టాపా ఓకే ఓకే తప్పకుండా వస్తాను మేడమ్ నేను వచ్చే ముందు కాల్ చేసి వస్తాను ఓకే థ్యాంక్ యూ మేడమ్ రైట్